ఈ రైలు చెన్నై టు బేల్లంకొండ చెక్ చేసి చెప్తారా కొద్దిగా దిస్ మంత్ సెవెంత్

ఏ రోజు ఉన్నాయండి ఓకేండీ ఎంత ఓకే ఓకే పదహారు మందికి టికెట్స్ బుక్ చేయండి అవును స్లీపర్లో వస్తుంది కదా స్లీపర్లో ఏసీ లేదా ఏసీలో ఏసీలో చేయండి పదహారు టికెట్స్

సెవెంత్ కాదు బ్రో టెన్త్